మేము డ్రైవర్ రేటింగ్ కోసం ఓలా ఆటో బుక్ చేసుకున్నాము ఓలా ఆటో బుక్ చేసుకున్న తర్వాత మాటూరు నుంచి నాగరాజు పల్లి దాకా బుక్ చేసుకున్నాము అయితే డ్రైవర్ చాలా మంచిగా తెచ్చాడు దానికి రేటింగ్ వచ్చి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాము చాలా బాగా డ్రైవింగ్ చేసాడు అందుకని చెప్పి ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా అయ్యింది అన్నమాట